సిర్రగోని అంటే మాకు బాగా ఇష్టం కుర్కుర్ కావాలని మేము ఆడుకుంటాము మా మేనమామ బిడ్డ ఉండేది ఆమెకి నాకు పోటీ పడేది పోటీ పడితే ఆమె సిర్రగోని విసిరేస్తే ఇక్కడ నుంచి పది కిలోమీటర్ల దాకా పోయేది పేనువలాంచి నేను విసిరేస్తే మళ్ళీ ఎదురుగా వచ్చి నాకు కొడితే మళ్ళీ పది మీటర్ల దాకా మళ్ళీ ఉరుకుందిండరా వెంట్రుకలు విరబోసుకుని ఊరుకుతూ ఉంటే అన్నాగదా నువ్వు అక్కడే ఉండాలి నువ్వు అక్కడే ఉండాలి అని మళ్ళీ కొట్టేది మళ్ళీ కొడితే మళ్ళీ ఉరుకు అలానే తల్లిని తెస్తా పిల్లని తెస్తా మళ్ళీ పోయి మేనత్తని తెస్తానని మళ్ళీ ఉరికింపించేది మళ్ళీ ఉరికింపించేది అబ్బా నీకు దండం పెడతాను నేను ఉరకను అంటే ఏయి పో నువ్వు ఎందుకు ఆడావు నాతోటి నువ్వు నేను గెలిచాను నువ్వు గెలవలేదు పో అనేవాళ్ళు మళ్ళీ ఉరుకులు మళ్ళీ ఆడకి వెళ్ళాక మళ్ళీ కొట్టేది మళ్ళీ కొట్టిన వాళ్ళు ఆడ పిల్ల కొట్టేది అది గోలి రెండు సార్లు కొడితే పిల్ల పుట్టినట్టు తల్లిని తెస్తా పిల్లని తెస్తా మళ్ళీ పోయి మేనత్తని తెస్తా అని మళ్ళీ ఉరుకు మళ్ళీ ఉరికిన వాళ్ళే మళ్ళీ కూడా అబ్బా నీకు దండం పెడతాను నర్సక్క నన్ను ఇలా చెయ్యకు అని అంటే ఏయి అలాగయితే మంచిగ ఉండదు మీ అక్కని తీసుకునిరా పో లేకుంటే మీ అన్నని తీసుకునిరా పో అని అనేది అందువల్లే ఏ వాళ్ళు రారు అబ్బా అదికాదు వెంట్రుకలు విరబోసుకుని ఎగురుకుంటూ ఉరుకులు ఉరికిన వల్లే అక్కడ ఇంక రావే ఇంక రా ఇంక అలా వచ్చినా ఎండకు నీరు పడతాం అని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ చెట్టు కింద కూర్చోబెట్టి నీళ్ళు తాగించి ఉండేది ఉండవల్లేగా మళ్ళీ నన్నూ నన్నూ వెయ్యమనేది నన్ను వెయ్యమంటే నాకు బాగా రాకపోయేది ఆమెమో పెద్ద మనిషి నేను చిన్న దాన్ని అయితిని పెద్ద వాళ్ళు దాన్ని పోట్లాటకి వస్తావా ఈతకి వస్తావా వస్తా భయమా చెట్టు ఎక్కమంటే ఎక్కుతావా ఎక్కుతా ఏ చెట్టు చింత చెట్టు ఎక్కుదాము చింతకాయ దులుపుదామా దులుపుదాం ఎక్కేది నేను ఎక్కు ఎక్కు ఎక్కి దులుపు కింద ఉంది ఏరు ఇక అలానే ఓన బద్దులు ఆడుకున్నాము ఓన బద్దులంటే తొమ్మిది ఓన బద్దులు తోడుకోని ఎనిమిది గిలే గిన్నెల ఎగ్గిలా అందులో వేసుకుని అన్నీ గిళ్ళెలు ఏరుకుని అందులో వేసుకుని ఆడుకున్నాం అందులో నేనే గెలుస్తా ఇక్కడ కూర్చుని చేసేది కదా కూర్చుని చేసేది అయితే అందులో నేనే గెలుస్తా గెలిచిన వాళ్ళే సిర్రగోని ఆడితేనే గెలవలేదు కానీ ఇందులో బాగా గెలుస్తున్నావు అని అంతా ఏరబిర్ర చేసేవారు ఉరికేదాన్ని ఉరికితే అలా ఉండదు మరి నన్ను అంతగాను ఎండలో ఉరికింపించినావు కదా నేనూ ఆడితే ఆడు లేకుంటే లేదని నేను అలిగిపో అలిగి పోతే రావే ఇంటికి పోతే ఏమున్నాది రా ఇది చెట్టు కింద కూర్చుంటే చల్లగాఉన్నది మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఈ మావిడి కాయలు తినవా మావిడి కాయలు తినవా అప్పుడు మావిడి కాయలు తినవా అయితే ఇన్నిన్ని మావిడి కాయలు తెచ్చి పెట్టిన వాళ్ళే అందులోనే ఒక పిక్క తీసుకుని మళ్ళీ పుంటు బుట్ట రాసేది ఆమె కుంటుడు బిళ్ళ ఏ నేను కుంటుడు బిళ్ళ ఆడనంటే ఏయి ఆడకుంటే నేను ఇంటికీ పోనీయనని వెంట్రుకలు పట్టుకుని పోయి గుంజుకుపోయి ఆ కుంటుడు బిళ్ళ ఆడిపించేది కుంటుడు బిళ్ళ ఆడిపించిన వాళ్ళే అందులో గెలుస్తాము గెలిచే వాళ్ళే రొంగా రైటా అని కందకు ఇలా బట్ట కట్టేది చేతులు కట్టేది ఇలా కట్టి అందుకే అటూ ఇటూ తిప్పేది తిప్పితే రైట్ అన్న కాడనా నేను గెలుస్తా రాంగ్ అన్న కాడ ఆమె గెలుస్తుంది ఇక అలానే మళ్ళీ ఆడ జర సేపు ఆడుకుని ఇంక రోజూ అవే ఆటలు అప్పటి దినాలు లేదిప్పుడు ఇప్పుడు ఈ సెల్ ఫోన్లు ఇప్పుడు ఏమైనా ఒకళ్ళ మొహం చూసేది లేదు